హ్యాండ్క్రాఫ్ట్ ఇది ఓకే అండి నాకు ఒక హ్యాండ్మేడ్ కుంకుం భరణి అయిన పీకాక్ పెయింటింగ్ది ఉడన్ ప్లేట్ కావాలండి వాటి కాస్ట్ ఎంతో చెప్తారా కొంచెం వాటి డీటైల్స్ మీడియం మీడియం సైజు అండి అవునండి ఉడన్ ప్లేట్ అండి సింగల్ అండి సింగిల్ పీకాక్ది కావాలి

మీడియం సైజ్ కుంకుం భరణి కుంకుం భరణి మాకు ఒక ఫైవ్ డేస్ వరకు కావాలండి

ఓకే రిటైల్గా కావాలండి ఒకేసారి సింగల్ పీసెస్ కావాలి ఇంపర్పస్ కావాలి మాకు

అంటే ఇది సైజు గ్యారెంటీ ఉంటుందా లైఫ్ టైం పీరియడ్ అట్లా కలర్ షేడ్ అవ్వడం కానీ అట్లా ఏమన్న ఉంటుందా

ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే మేము రేపు షాప్ విజిట్ చేస్తాం అండి రేపు టైమింగ్స్ ఏమి ఉంటాయి షాప్ ఓపెనింగ్

ఓకే మార్నింగ్ టెన్ టు ఈవెనింగ్ ఫైవ్ ఓకే నేను ఈవెనింగ్ టైంలో వస్తాను త్రీ థర్టీ అలా వస్తాను త్రీ థర్టీ ఫోర్ వరకు వస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఓకే